హలో ఏమన్న తినడానికి ఉందా ఉందండి చెప్పండి మీరు ఎక్కడ నుంచి మాట్లాడుతున్నారు ఓకే నియర్ బై హోటల్ అండి మాది చెప్పండి యా రవ దోశ మా దగ్గర ఫేమస్ అండి దాని మీద క్యారెట్ వేసుకుంటారా మీరు క్యారెట్ క్యారెట్ తురుము అంటే రవ దోశ మీద మేము పన్నీర్ వేసి ఇప్పుడు క్యారెట్ తురుము కొత్తిమీర తురుము అవన్నీ వేస్తాం అండి పచ్చిమిరకాయ ఉల్లిపాయ అవన్నీ వేసి స్పెషల్గా మీకోసం రెడీ చేసి పంపిస్తాము దానికో దాంతో మీరు ఫిల్టర్ కాఫీ అడిగారు కదండి స్పెషల్ కాఫీ అరేంజ్ చేస్తాం మీకు కౌ మిల్క్ కావాలా బఫెలో మిల్క్ కావాలా అండి ఓకే మీకు రెడీ చేసి మీకు ఏ ఏ టైంకి కావాలండి మార్నింగ్ అంటే ఇప్పుడు మార్నింగ్ కదా ల టిఫిన్ టైం టిఫిన్ కూడా అవైలబుల్గా ఉంది మీరు ఆఫ్టర్నూన్కి అడుగుతున్నారు ఇప్పుడు రీచబుల్ అయిపోద్ది మీకు

అయిపోద్ధి అంతసేపు మన దగ్గర ఉండదు అండి ఆర్డర్ రాగానే మేము వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్లో ఆర్డర్ కంప్లీట్ చేస్తాం ఓకే మ్యాడమ్ వన్ అవర్లో పంపిస్తాను మీరు లొకేషన్ షేర్ చేస్తే మా డెలివరీ బాయ్ మీకు రీచబుల్ అవుతాడు ఓకే మీరు క్యాష్ ఆన్ డెలివరీ ఆన్లైన్ పేమెంట్ మేడం క్యాష్ ఆన్ డెలివరీ చేస్తారా అయితే ఆన్లైన్ పేమెంట్ అయితే మీకు కూపన్సు వస్తాయి కదండి గిఫ్ట్ ఐటమ్స్ లాగా గిఫ్ట్ కూపన్సు ఓకే మ్యాడమ్ షూర్ మ్యాడమ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆర్డర్ మ్యాడమ్ థ్యాంక్ యూ